విత్తనాలు కొట్టేనాండి మాకు కొన్ని విత్తనాలు కావాలండి మాది నెల నల్ల నెల ఏ విత్తనాలేస్తే బాగా పండుతుంది ఓకేనండి మీ దగ్గర దొరుకుతాయి కదండి ఓకేనండి